స్కూళ్ళలో ఏమేమి సబ్జెక్ట్లు బోధిస్తారు తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ హిందీ సైన్స్ సోషల్ ఇలాంటి సబ్జెక్ట్లు బోధిస్తారు ఎక్కువమంది పిల్లలకి తెలుగు ఇంగ్లీష్ ఇలాంటివి చాలా నచ్చుతాయి ఇంకొందమంది పిల్లలకి మ్యాథ్స్ సైన్స్ ఇలాంటివి నచ్చుతాయి ఇంకొందమందికి సోషల్ ఇలాంటివి సోషల్ ఎందుకు ఎక్కువ నచ్చుతుంది అంటే జనరల్ నాలెడ్జ్ ఎక్కువ బయట విషయాలు ఎక్కువ విని పిల్లలకి ఎక్కువ సోషల్ నచ్చుతుంది ఎప్పుడు సోషల్ మేడమే సోషల్ టీచరే ఎక్కువ ఫేవరెట్గా ఉంటారు మ్యాథ్స్ సైన్స్ చదివే పిల్లలు ఎందుకు మ్యాథ్స్ సైన్స్ ఎక్కువ ఇష్టపడతారు అంటే వాళ్ళు ఎక్కువ

టీచర్స్తో ఇంటరాక్షనే ఎక్కువ ఉంటుంది అంటే టీచర్స్తో ఎక్కువ ఏ టీచర్ ఎక్కువ మంచిగా మాట్లాడుతుందో ఏ టీచర్ మంచిగా అర్థమయ్యేలా చెప్తుందో ఆ సబ్జెక్ట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటాయి ఎక్కువ పిల్లలు ఎట్రాక్ట్ అవుతారు ఎక్కువ దాని మీద ఇష్టం పెరుగుతుంది టీచర్స్ మాకు చెప్పే అందరి విద్య విద్యార్థులు టీచర్స్ మంచిగా చెప్తారు మంచిగా మాట్లాడుతారు ఒకవేళ ఏదైనా స్టూడెంట్కి ఏదైనా పిల్లవాడికి ఏమైనా అర్థం కాకపోతే వాళ్ళు ఏమి చేస్తారు అర్థం అయ్యేలా చెప్తారు ఈ అబ్బాయికి ఇలా అర్థం అవ్వడంలేదు అంటే ఇంకొకలా చెప్తారు ఇంకొకలా అర్థం అవ్వడంలేదు అంటే ఇంకా ఎలా చెప్తే అర్థమవుతుంది అని ఆలోచించి వాళ్ళకి అలా అర్థమయ్యేలా చెప్తారు టీచర్స్ అందరూ గ్రాడ్యుయేట్స్ అందరూ అండర్గ్రాడ్యుయేట్స్ కాదు అందరూ పోస్ట్గ్రాడ్యుయేట్స్ చదివిన వాళ్ళు పిహెచ్డీస్ చేసినవాళ్ళే మంచి టీచర్స్ మాకు మా టీచర్స్ అందరూ పిహెచ్డీస్ చేసినవాళ్ళే ఒక్కొక్క టీచర్ ఒక్కొక్క దాంట్లో పిహెచ్డి చేశారు ఎక్కువ పిల్లలు ఎలాంటి టీచర్స్ని ఇష్టపడతారంటే చాలా ఫ్రెండ్లీగా ఉండాలి టీచర్స్ ఎప్పుడూ పిల్లలతో అంటే ఏమి కొషన్స్ అడిగినా ఏ ఈ అడిగితే ఏమవుతుందో అని భయపడకూడదు అడిగితే టీచర్ ఏమైనా తిడతారేమో టీచర్ ఏమైనా కొడతారేమో మళ్ళీ మళ్ళీ అడిగితే టీచర్స్ ఏమైనా చిరాకు పడతారేమో అలా ఉండకుండా ఫ్రెండ్లీ నేచర్గా అంటే మనకి ఒక స్నేహితుడులాగా ఉండాలి ఎప్పుడైనా టీచర్స్ మా టీచర్స్ అందరూ అలాగే ఉంటారు మా టీచర్స్ అందరిని ఏమైనా అడిగినా కూడా ఎలా చెప్తారు ఓకే నీకు ఇది అర్థం కావడంలేదా సరే ఇలా విను అని చెప్పి మాకు అర్థమయ్యేలాగా చెప్తారు మ్యాథ్స్ మ్యాథ్స్ అంటే అందరూ భూతంలాగా చూస్తాము కానీ మ్యాథ్స్ చెప్పేవాళ్ళు చెప్తే కరెక్ట్గా చెప్తే మ్యాథ్స్ అనేది చాలా బాగుంటది మ్యాథ్స్ అనేది చాలా బాగా నచ్చుతుంది ఇంగ్లీష్ ఇంగ్లీష్ మాట్లాడడం చాలామందికి రాదు అంటే చాలామంది పిల్లలకి ఇంగ్లీష్ మాట్లాడడం రాదు కానీ ఇంగ్లీష్ సార్ కానీ ఇంగ్లీష్ మ్యాడమ్ కాని మనకి ఇంగ్లీష్ చెప్తారు ఇంగ్లీష్ మాట్లాడడం రాకపోయినా మీకు వచ్చింది ట్రై చెయ్యండి మీరు ఎలా మాట్లాడినా ఓకే అని చెప్పి మనల్ని ఎప్పుడు సపోర్ట్ చేసి ఎప్పుడు మనల్ని ప్రోత్సహిస్తారు అలాంటి టీచర్స్ ఉంటే ఇంగ్లీష్ కూడా బాగా వస్తది మా మ్యాడమ్స్ అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అంటే ఏ ఏ స్టూడెంట్ అయినా వాళ్ళని ఎలాంటి కోషెన్స్ అయినా ఏ టైంలో అయినా అడగొచ్చు అలాంటి నమ్మకాన్ని ఇవ్వాలి ఏ టీచర్ అయినా స్టూడెంట్తో అలాగా బిహేవ్ చెయ్యాలి అలాగ ప్రవర్తిస్తే ఏ స్టూడెంట్ అయినా ఏ టీచర్ని చూసి భయపడడు ఏ టీచర్ని చూసి అమ్మో ఈ టీచరా అమ్మో ఈ సారా అమ్మో ఈ మ్యడమా అని అనుకోరు కాబట్టి టీచర్స్ ఎప్పుడూ ఫ్రెండ్లీగానే ఉండాలి మాకు ఇంకా బాగా ఇష్టమైన మ్యడమ్స్ అంటే ఎక్కువ మాకు అర్థం కాని సబ్జెక్ట్స్ మాకు అర్థమయ్యేలాగా అంటే ఎలా చెప్తే అర్థమవుతుంది అని వాళ్ళు కూడా కొత్తగా నేర్చుకొని మాకోసం అర్థమయ్యేలాగా చెప్తారు అన్ని సబ్జెక్ట్స్ అలాగే చెప్తారు ఏ టీచర్ని తక్కువ చేస్తానికి లేదు అందరూ టీచర్స్ అన్ని సబ్జెక్ట్స్ అందరూ పిల్లలకి అర్థం అయ్యేలా చెప్తారు కొంతమంది పిల్లలకి చెప్పిన వెంటనే అర్థం అవుతుంది చెప్పిన వెంటనే వింటారు అర్థం చేసుకుంటే కానీ కొంతమంది పిల్లలు ఎక్కువ సార్లు చెప్పాలి చాలా సార్లు వినాలి చాలా సార్లు చదవాలి అలాంటి పిల్లలకు కూడా అర్థమయ్యేలాగా చెప్తారు మా టీచర్స్